కళాకారులు అంటే వాళ్ళు చేసే కళలు వాళ్ళ కష్టమనేది తెలుస్తుంది కానీ కొంతమంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు మళ్ళీ కొంతమంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన కా అబ్సర్వ్ చేయరు అర్థం చేసుకొని వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఎంత చేసిన కానీ అది కష్టంగానే ఉంటుంది వాళ్ళు చేసిన దానికి ఫలితం అనేది రాదు అట్లా కొంతమంది వాళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఒక అచీవ్మెంట్ అనేది వాళ్ళు తెచ్చుకోకుండా ఉంటారు అట్లా చాలామంది వెనుకబడిపోతారు ప్రజలు అనేవాళ్ళు వల్ల కష్టాన్ని వాళ్ళ కళని గుర్తించి వాళ్ళను ముందుకు తీసుకురావాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఇంకా పైకి ఎదిగేలాగా వాళ్ళను ఆర్థికంగా కానీ వాళ్ళని ఆదుకోవాలి అట్లా చాలామంది ఆర్థిక విషయంలో కూడా డబ్బులు లేక వెనుకబడిపోయి వాళ్ళ కళని నిరూపించుకోలేకపోతున్నారు చాలా వరకు చాలామంది అట్లా ఉంటున్నారు ఈ సమాజంలో